నేను నా బాల్యం నుండి ఒక రాజు పేరు వింటూనే ఉన్నాను ఆయన పేరే శ్రీకృష్ణదేవరాయలు ఈన విజయనగరం యొక్క రాజులు ఈయన భాష తెలుగు ఈన మాతృభాష తెలుగుని దేశ నలుమూలల నందు ప్రసిద్ధి చెందించారు ఎందుకనగా దేశభాషలందు తెలుగు లెస్స అన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేశారు ఈయన కాలంలో ఎన్నో రాజ్యాలు అభివృద్ధి చెందాయి ఎన్నో కట్టడాలు నిర్మాణం జరిగాయి ఈయన కాలంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఆయన కాలంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా జీవించారు ఈయన ఏదైనా మొదలుపెడితే ఆ పని కచ్చితంగా నెరవేర్చి ప్రజలకు ఆనందాన్ని కలిగేలా చేస్తారని ప్రజలు యొక్క విశ్వాసం నాకు భారతదేశ చరిత్రలో ఈ సుల్తాన్ గారు కట్టించిన తాజ్మహల్ అనేది నాకు చాలా చూడడానికి ఆనందంగా ఉంటుంది